ఆన్లైన్ పిల్లలు అనేది కూడా మనం భర్తీ చేయవచ్చు ఇన్కేస్ భర్తీ చేసిన కూడా ఇప్పుడు పాత పురాతన పుస్తకాలు చదివి ఇప్పుడుంతా ఆన్లైన్ సిస్టం అయిపోయింది బట్ పిల్లలు అంతా కూడా ఆన్లైన్కు ఎక్కువ అలవాటు పడుతున్నారు మనం అనేది కూడా ఇప్పుడు పురాతన పుస్తకాలు ముద్రంచి వాటి చదివి వాటి ద్వారా మనం తెలుసుకునే వాళ్ళం బట్ ఇప్పుడు అంతా అలా కాదు అంతా ఆన్లైన్ సిస్టం అయిపోయింది మనం వాటిని కూడా మనం వాటిని తీయలేము బట్ ఇవి తెలుసుకోవాలి అవి తెలుసుకోవాలి బట్ మనం అనేది కూడా ఏవన్నా కొన్ని కొన్ని తెలుసుకుంటున్నాం ఆన్లైన్లో కూడా మనం తెలుసుకొని ఈజీగా అంటే ఇప్పుడు అనేది ఆన్లైన్లో కూడా ఇంపార్టెంట్ అది కూడా ఈజీగా అనేది తెలుసుకొని మనం ఈ విధంగా అనేది కూడా అవలబించుకోవచ్చు